మా ప్రాంతంలో ఆసుపత్రులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద ఆసుపత్రులలో చాలా రద్దీని మేము చూస్తున్నాము ఎందుకంటే అక్కడ కన్సల్టెన్సీ తీసుకున్నప్పుడు డాక్టర్లు ఒక నలభై మంది యాభై మందికి ఆ యొక్క కన్సల్టెన్సీ అని ప్లాన్ చేస్తున్నారు ఆ సమయంలో ఒకవేళ మనము లేటుగా వెళ్ళినట్టు అయితే అక్కడ వేచి ఉండవలసి వస్తుంది ఈ దీని వలన కొంతమంది పిల్లలతో ఉన్నవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు వాళ్ళు అంత సమయం అక్కడ సమయం కేటాయించడానికి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీని వలన కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు సమయం వ్యర్థము అయిపోతుంది